హలో ఆ బస్ డ్రైవర్నే నండి బస్ రేపు ఉదయం ఆరు గంటలకు అట్ల బయలుదేరుతుందండి అంటే రేపు ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది మీరు ఈ టైంలో రాగలుగుతారా ఆ మధ్యలో అంటే పన్నెండు ఒంటిగంట టైంలో ఆగుతుందండి సూర్యాపేటలో అక్కడ మీరు ఏమైనా తినాలన్న కానీ అట్లా టాయిలెట్స్కి అట్లా వెళ్ళాలి అన్న కానీ మీరు ఆ టైమ్లో చూసుకోవాలండి ఆ తీసుకెళ్తామండి ఆ ఇబ్బంది ఏమీ లేదు మేము జాగ్రత్తగానే తీసుకెళ్తాం అట్లా ఏముండదండి గతుకుల్లో తీసుకెళ్ళకుండా మేము మెల్లగానే తీసుకెళ్తామండి సరే అండి మీరు టైమ్కి వస్తే మేము మిమ్మల్ని తీసుకెళ్లాల్సిన దగ్గరికి తీసుకెళ్తాం జాగ్రత్తగానే తీసుకెళ్తాం